హలో మీరు రెస్టారెంట్ ఓనరే కదా రెస్టారెంట్ నేను ఒక ఆర్డర్ ఇవ్వాలి మా ఇంటికి ఇద్దరు అతిధిలు వచ్చారు సో వాళ్ళ కోసమని నేను ఒక ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటున్నాను మీ దగ్గర చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అండ్ ఫిష్ బిర్యానీ ఈ మూడు కావాలి వీటితో పాటు ఆమ్లెట్స్ యండ్ కొన్నీ జ్యూసేస్ కూడా మాకు పంపించాలి అదే మీరు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇవి కొన్ని వెజ్ సంబంధించినా కూరలు కూడా పంపించండి అదే మీరు పంపించిన దాంట్లో ఉప్పు అనేది చాలా తక్కువ ఉండేటట్టు మెయిన్టైన్ చేయండి ఎందుకంటే మేము ఉప్పు ఎక్కువ తినమండి కారం కూడా చాలా తక్కువ ఉండాలి ఉప్పు కారం అనేది చాలా తక్కువ ఉండాలి మేము తినే వంటకాల్లో సో మా దాం మాకు వచ్చిన అతిధులల్లో వాళ్ళు సో బీపీ పేషెంట్స్ ఉన్నారు సో కాబట్టి వాళ్ళకు ఉప్పు కారం అనేది చాలా తక్కువ షుగర్ పేషెంట్ కూడా ఉన్నారు అండ్ మీరు పంపించే కొన్ని జ్యూసెస్ కూడా పంపించండి ఆ జ్యూసెస్లో షుగర్ లెవెల్ అనేది కొంచెం తక్కువ క్వాంటిటీ దాంతో పాటు ఐస్ క్రీమ్స్ కూడా పంపించండి సో వీటి అన్నిటిలల్లో షూ షుగర్ క్వాంటిటీ చక్కెర క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ ఉంచండి సో తీపి సో షుగర్ కావాలంటే సో ఇవే స్వీట్ ఓకే అది ఒక్కటే కాకుండా ఒక రెండు మూడు స్వీట్లు కూడా ప పంపించండి వాటిల్లో కూడా తక్కువ సో చక్కెర ఉండేటట్టుగా చ పంపించండి సో చికెన్ బిర్యానీలు మసాలాలు క్వాంటిటీ అనేది తక్కువ చేసి ఉంచండి మాకోసం సపరేట్గా వడ్డించండి సో మేము ఆర్డర్ చేసే ఈ యొక్క చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ సో వీటిలల్లో మాత్రం చాలా తక్కువ క్వాంటిటీతో ఉప్పు అనేది చాలా తక్కువగా ఉండాలి అండ్ కారం కూడా చాలా తక్కువగా ఉండాలి ఎక్కువ కారం అనేది ఎ ఉపయోగించకుండా తక్కువ ఉప్పు అనేది ఉప ఉపయోగించేటట్టు ఈ రెండు మీరు పంపించండి అస్ లేదూ అంటే మేము కంపల్సరి వాపసు ఇవ్వగల పంపిస్తాము దానికి మేము డబ్బులు కూడా చెల్లించము కాబట్టి తక్కువ కారం తక్కువ ఉప్పు ఉన్న ఈ పా ఈ యొక్క ఐటమ్స్ను మీరు తప్పనిసరిగా మాకు పంపించాలి సో గుర్తుపెట్టుకుని నోట్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నాను మాకు కావాల్సింది రెండు చికెన్ బిర్యానీ రెండూ మటన్ బిర్యానీ ఇంకా జ్యూసెస్ మూడు రకాల స్వీట్సు ఇంకా జ్యూసెస్ ఐతే ఆరంజ్ జ్యూసు ఆపిల్ జ్యూసు ఇంకా ఇంకేమైనా ఒకటి యాడ్ చేసి పంపించండి కూల్ డ్రింక్స్ ఏమి తాగమూ ఇవి మాత్రమే కంపల్సరీ ఆ జ్యూస్లలో తప్పనిసరిగా ఒ చక్కెర అనేది చాలా తక్కువ ఉండేటట్టుగా చూడండి స్వీట్లలో కూడా తక్కువ ఉండేటట్టు చూడండి ఈ పదార్ధాలైతే మాకు కంపల్సరీ చాలా త్వరగా పంపించాలి ఆర్డర్ అనేది మాకు వన్ అవర్లో రీచ్ అయ్యేటట్టుగా మరి పంపించండి అర్జెంట్ అండి సో మమ్మల్ని అర్థం చేసుకోండి